హలో నమస్కారం మ్యాడమ్ చెప్పండి

చెప్పండి మేడమ్ అవును

అవునండి

ఓకే మ్యాడమ్ ఇక్కడ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మ్యాడమ్ ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు సికింద్రాబాద్ నాంపల్లియా నాంపల్లి నుండి అంటే ఇప్పుడు మీ మీకు ట్రాఫిక్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ పడదు కాబట్టి ట్రాఫిక్ కాకుండా ఇవన్నీ ప్రదేశాలు చూపించాలి సిటీ నుండి కాకుండా కొంచెం ఓకే అండి ఏ టైమ్ అంటే ఫ్యామిలీతో వచ్చారా అండి సింగిల్గా వచ్చారా ఒక్కరే ఉన్నారా అండి మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ పికప్ చేసుకుని చూపించాచాలా అండి లేదంటే ఫ్రెషప్ అయ్యి ఏదైనహోటల్లో స్టే చేసి తర్వాత స్టార్ట్ అవుతారా అండి ఏమైన ఐడియా ఉన్నాయా మేడమ్ మీకు లేకుంటే నేను కన్సల్ట్ చేయించాల ఏదైన హోటల్కి దగ్గరలో ఓకే మ్యాడమ్ తప్పకుండా తప్పకుండా మ్యాడమ్ ఇక్కడ మనకు మొబైల్ యాప్స్లో కూడా ఉన్నాయండి మీరు అందులో అయిన చూసుకోవచ్చు లేదా ఇన్ పర్సన్ వెళ్ళి చూసుకుంటాను హోటల్ హాస్పిటాలిటీ ఎట్ల ఉంటుంది లోపల అంటే అయిన సరే నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటాను మ్యాడమ్ ఒకసారి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి మ్యాడమ్ మీ లొకేషన్ నేను వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను థ్యాంక్ యూ మ్యాడమ్ గారు లొకేషన్ సెండ్ చేయండి మ్యాడమ్ నేను మీ దగ్గర ఒక హాఫ్ ఆన్ అవర్లో వస్తాను థ్యాంక్ యూ మ్యాడమ్